టైలర్ షాపు నుంచేనా మాట్లాడేది నేనే నేను వచ్చేసి మా ఫ్రెండ్కు మా ఫ్రెండ్ మ్యారేజ్కి మా ఫ్రెండ్కి సపరేట్గా ఒక కోటైతే స్టిచ్చింగ్ ఏప్పించేసి ఇద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర స్టిచ్చింగ్ కోట్ లెక్క అయితే అవైలబులిటి ఉందా

ఆ మెజర్మెంట్స్ వచ్చేసి సేమ్ ఆ పర్సన్ వచ్చేసి నా ఫ్రెండ్ వచ్చేసి సేమ్ నా పర్సనాలిటి ఉంటారు నేను మీ షాప్కి అయితే రెపన్నా ఎల్లుండన్నా విసిట్ అయ్యి నా నా కొలతలు అయితే తీసుకోండి ఓకే మ్యామ్ పర్లేదు ఓకే మ్యామ్ అంటే కోట్ లోపట వైట్ కూడా వస్తుంది కదా మేడం మనకి హై క్వాలిటి కావాలి మ్యామ్ ఓకే మ్యామ్ ఫస్ట్ అయితే హై క్వాలిటితో హై క్వాలిటి క్లాత్ని స్టిచ్ ఒక కోటు కాస్ట్ చెప్పారా ఓకే మ్యామ్ రేపు అయితే షాప్కి అయితే విసిట్ అయ్యి నేనయితే లెంత్ అవి స్టిచ్చింగ్కి కావలసిన మెజర్మెంట్స్ అవి ఇచ్చేసి వెళ్తాను మేడం మీరు ఇప్పుడు ఫ్రీ ఉంటాను అంటే ఇప్పుడు ఇప్పుడే వస్తాను మేడం ఆ ఓకే మ్యామ్ క్లాత్ అయితే క్వాలిటి ఉండాలి ఆ ఓకే మ్యామ్